కేంబ్రిడ్జ్ స్కూల్ ప్రిన్సిపల్ గారండి అదే అడ్మిషన్ కావాలండి నేను నా పేరు వరలక్ష్మి అండి నేను పాడిపేటలో ఉంటాను అనకాపలి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈమా మనవరాళ్లు ఉన్నారు అండి ఇద్దరు సెకండ్ క్లాస్ ఒకరికి ఎల్కేజీ ఒకరికి అడ్మిషన్ కావాలండి ఇదివరకు ఒక స్కూల్లో చదివారండి ప్లే స్కూల్లో ఎల్కేజీ వచ్చి పాప ప్లే స్కూల్లో చదువుతుంది ఇంకో అమ్మాయి ఫస్ట్ క్లాస్ చదివింది అండి శ్రీప్రకాష్ స్కూల్ అని ఆ స్కూల్లో చదివింది తీసుకొస్తాం అండి మరి ఏవి అవసరం అవుతాయి అడ్మిషన్ చేయడానికి అవును అండి

మరి ఈ స్కూల్లో స్పెషల్ స్పెషల్గా ఏవైనా స్పెషల్ సౌకర్యాలు ఏవైనా ఉంటాయా పిల్లలకి

అలాగే అండి

అలాగే అండి అలాగే అండి రరేపు మీ స్కూల్లో ప్లేగ్రౌండ్ ఏమన్నా ఉంటుందా పిల్లల్ని ఆడిపించడానికి

అవును అండి అలాగే అండి మరి ఫీస్ వివరాాల ఏమన్న చెప్తారా

సరే అండి అయితే అది బయలుదేరి వచ్చి చూస్తాం అండి తప్పకుండా జాయిన్ చేస్తాం అండి మీ స్కూల్ గురించి విన్నాము అందుకే జాయిన్ చేద్దాం అని చూస్తున్నాం అండి సరే అలాగే అండి తప్పకుండా థ్యాంక్ యూ